నేను మా సన్కి ఆన్లైన్లో స్కూల్ బ్యాగ్ బుక్ చేయడం జరిగింది అక్కడ స్కూల్ బ్యాగ్ అనేది ఓల్డ్ స్టాక్ ఆన్లైన్లో వచ్చింది ఈ ఓల్డ్ స్టాక్ బాగా తిరిగి చూసేసరికి బ్యాగ్ అంతా కొద్దికొద్దిగా అక్కడక్కడ స్టిచ్చెస్ పోయి ఉంది అది కొద్దిరోజులు మా సన్ వాడాడు వాడిన తరవాత స్టిచ్చెస్ అన్నీ ఊడిపోతున్నాయి బాగా తిరిగి చూసేసరికి ఇది ఓల్డ్ స్టాక్ అని తెలిసింది దానిమీద బ్యాగ్ వెనకాల రాసి ఉంది టూ థౌజండ్ నైంటీన్ బ్యాగ్ అని రాసి ఉంది పక్కన ఎస్ అని ఉంది అంటే ఎస్ అంటే అక్కడ సిన్స్ అని అర్థం ఆ ఇయర్లో టూ థౌజండ్ ఇయర్లో టూ థౌజండ్ నైంటీన్ ఇయర్లో ఉంది ఈ బ్యాగు ఈ బ్యాగు నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బుక్ చేయడం జరిగింది టూ థౌజండ్ నైంటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ మధ్యకాలంలో సేల్ కాని బ్యాగ్ ఆన్లైన్లో మాకు పెట్టారు అది నెగటివ్గా నేను భావించాను ఇంకొకసారి ఆన్లైన్లో స్కూల్ బ్యాగ్స్ ఇతర వస్తువులు ఇలాంటి వస్తువులు మాత్రం నేను బుక్ చేయడం లేదు ఇది సరైనది కాదు ఆన్లైన్లో బుక్ చేసే ముందు మనం ఫ్రెష్గా తయారైన మెటీరియల్ను బుక్ చేసుకోవాలి అంటే ఆచి తూచి ఆలోచించి బుక్ చేసుకుంటే ఆన్లైన్లో బాగుంటుంది అన్ని వస్తువులకు సేమ్ బ్రాండ్గా వస్తాయి మంచి బ్రాండ్ వస్తుందని ఆశించడం సరైన పద్ధతి కాదు ఇది స్కూల్ బ్యాగ్ నెగిటివ్ అని నేను ఆన్లైన్లో పెట్టడం జరిగింది